హలో సార్ రాజుగారేనా అండీ సార్ నమస్తే సార్ నేను ఇలాగా మహేంద్ర సెంట్రల్ బ్యాంక్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్ ఎం లేదు అదే మీ అకౌంట్ క్లోస్ చేస్తున్నారని చెప్పేసి లెటర్ వచ్చింది సార్ నాకు అది అక్ అది మీకు ఆ మా బ్యాంకులో ఏమైనా మాకు ఏమైనా ప్రోబ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సార్ మీకు

అంటే ఆ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ మీరు సార్ మీది అక్కడ కూడా ఓక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము సార్ మేము కావాలంటే మీరు అకౌంట్ అక్కడ కూడా ఓపెన్ చేసుకో యా ఇక్కడున్న అకౌంట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్ మీరు అలా మీకు ఓకేనా సార్ సార్ మీరు అలాగే ఒక టూ అకౌంట్స్ ఇక్కడ లోన్లు పెట్టారు కదా సార్ మీరు ముద్ర లోన్ పెట్టారు రెండు సార్లు అలాగే ఏ ఏ మంత్ ఆ మంత్కి మీరు చూపింకోటం బాగుంది సార్ అందుకే అందుకని మా బ్రాంచ్లో ఉంటే ఇంకా మీకు లోన్ ఫెసిలిటీ ఎక్కువ ఇస్తాం సార్ మేము మీకు కావాలంటే మేము పర్సనల్ లోను పర్సనల్ లోన్ కూడా ఇస్తాము సార్ మేము ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు పర్సనల్ లోన్ కూడా ఇవ్వగలం మీకు మీ సేవింగ్స్ స్కోర్ కూడా బాగుంది సార్ అందుకని ఓకే అంతే కానీ మా మా బ్యాంకులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కదా సార్ మీకు అంటే డిపాజిట్లో కానీ ఏదైనా బ్యాంకు ట్రాన్స్ఫర్లో కానీ లేదు కదా సార్

ఓకే అంటే సార్ మీది ఏమైనా చెక్ బుక్ గట్రా ఏదైనా అది కూడా వెనక్కి ఇచ్చేయాలి సార్ మాకు అంటే ఇక్కడ మీరు క్యాన్సల్ చేస్కుంటున్నారు కాబట్టి ఆ మీకు ఇచ్చిన చెక్ బుక్ కూడా మాకు మాకు తిరిగి ఇచ్చేయండి సార్ మళ్ళీ అది మీరు ఏ రోజైతే మేము క్లోస్ చేస్తున్నామని చెప్పి స్టాంప్ వేస్తామో ఆ రోజే మీరు మాకు ఆ ఇది చెక్ బుక్ కూడా ఇచ్చేస్తున్నారని చెప్పి మాకు ఇవ్వాలి సార్ సార్ ఏంటి సార్ అవును సార్ బ్యాంక్ బుక్ కూడా తే తేవాలి సార్ ఎందుకంటే బ్యాంక్ బుక్ మీద మేము ఆ రిజి క్యాన్సల్ అని చెప్పి రిజిస్టర్ నెంబర్ కూడా క్యాన్సల్ చేసేస్తాము అలాగే మీరు వచ్చినప్పుడు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు కూడా తీసుకుని రావాలి సార్ సార్ ఎందుకంటే అది మేము క్యాన్సల్ చేస్తున్నాము అని చెప్పి అంటే మీకు మా దాంట్లో ఎటువంటి ఈ పాన్ కార్డు మీద ఎటువంటి లోను లేదు బ్యాంకులోని అంత క్లియర్గా ఉందని చెప్పి మేము మా హైయర్ అఫిషియల్కి పంపించాలండి అంటే మా మా పై అధికారులు చూసిన తర్వాత ఒకసారి మేము కూడా చెప్పాలి కదా సార్ వాళ్ళకి ఇలాగ వీళ్ళు ఇలాగా ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఏంటి అందువల్ల మేము క్యాన్సల్ చేస్తున్నాము మమ్మల్ని అడుగుతారు కదండీ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు క్లోస్ చేస్తున్నారు మమ్మల్ని అడుగుతారు అందుకు మేము ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి అందుకోసమని పాన్ కార్డు గట్రా ఇవన్నీ ఇస్తే మేము మీకు ఎటువంటి లోను లేదని చెప్పి మేం చెప్తాము సార్ అక్కడ మీరు మీరు ఎప్పుడు వస్తారు సార్ ఏ టై మీరు ఎప్పుడు వస్తారు నేను ఆ టైంకి నేను బ్యాంకులో ఉంటానండి ఆ ఓకే సార్ ఆ బ్యాంకు ఓపెనింగ్ టెన్ టు ఈవెనింగ్ ఫోర్ సార్ మీరు ఏ టైం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను మీకు వచ్చినప్పుడు ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు మాత్రం మర్చిపోకండి అలాగే రెండు ఫోటోలు కూడా తీసుకుని రండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఒక వేళ్ళ మీరు అక్కడ కానీ చెన్నై కూడా బ్యాంకు ఓపెన్ చేస్తే మాకు మాకు చెప్పండి సార్ అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్